ఎస్ మ్యామ్ అంటే ఇయర్ ఇయర్లీ వచ్చేసి టెన్ థౌసండ్ దాకా పడుతుంది మేడమ్ అండ్ ఏంటంటే మీకు ఏ విధమైన ఆక్సిడెంట్ కేసెస్ కాని ఏదైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకో అబౌట్ టూ టూ త్రి డేస్ అడ్మిట్ అయిర్రు అనుకో మా మా ఏజెన్సీ వాళ్ళే మీకు హాస్పిటలకి ఎంత ఖర్చులైతాయో బిల్ కాని దానికి సంబంధించినవి మొత్తం మా వాళ్ళే పేమెంట్ చేస్తారు అన్నట్టు ఇయర్లీ ప్లాన్ వచ్చేసి మంత్ ఇయర్లీకి వచ్చేసి టెన్ థౌసండ్ పే చేయాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ అవునవును ఫోర్ మెంబెర్స్ వర్తించిద్దది అండ్ అండ్ పిల్లగాలు పెద్దగయినాక మళ్ళీ వాళ్ళు సెపరేట్ ప్లాన్ తీసుకొని మల్లా సెపరేట్గా తీసుకోవాలె ఎక్స్పైర్ అయిపోతుంది అవును సెపరేట్ సెపరేట్ పాలసీస్ ఉంటుంది మేడం ఫార్మ్స్ ఫిల్ ప్లాన్స్ ఉంటాయి బట్ అంటే అంతగా యూస్ఫుల్ అయితే కావు మీకు ఈ ప్లాన్ ఐతే బెస్ట్ ఉంటుంది మీకు ఫ్యామిలీ పర్పస్ అయితే ఫ్యామిలీ అంటున్నారు కదా అందరికి వర్థంచుద్ధి పిల్లలతో సహా రికవర్ అంటే అబౌట్ టూ త్రీ డేస్ జాయిన్ అయ్యి ఉంటేనైతేనే యూస్ అవుతుంది అన్నట్టు అంటే మా తరుపు నుంచి మేము పేమెంట్ చేయగలుగుతాం బిలో ఒక్క వన్ డే టూ డేలో అలా డిశ్చార్జ్ అయ్యిర్రనుకోండి

మా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మనీ మీకు మొత్తం ఆపరేషన్కి సంబంధించినవి కాని ఏవైనింకా మా కంపెనీ మొత్తం పే చేసేస్తుంది నేను మా మా ఆఫీసర్ ఆఫీసర్కి ఫార్వడ్ చేస్తా మీ నెంబర్ అండ్ నేనా ఫార్మ్ పంపించి ఫిల్ చేపించుకుంటారు మ్యామ్ ఓకే మ్యామ్